ఈ మధ్య చిన్నపిల్లలు అందరూ అస్సలు తల్లితండ్రులు కూడా వాళ్ళ అందరకి ఎక్కువ స్క్రీన్స్ అలవాటు చేస్తున్నారు ఫోన్ చూపిస్తారు ఫోన్లో రైమ్స్ పెట్టడం కానీ గేమ్స్ ఆడటం కానీ ఇవవే ఎక్కువ చేస్తున్నారు చాలా శాతం పిల్లలు అదే అప్పట్లో మేము ఆడుకునేటప్పుడు ఏంటంటే మేము బయటే ఎక్కువ ఆడుకునే వాళ్ళం స్కూల్కి పోయివచ్చిన వెంటనే బయట మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదో ఒక ఆట ఆడుకొనేవాళ్ళం కానీ ఇప్పటి పిల్లలకి అయితే అట్లాంటి ఆటలే లేవు ఐ దానికి ఏంటి అని అంటే ఫస్ట్ తల్లితండ్రులు వాళ్ళకి స్క్రీన్స్ చూపించొద్దు వాళ్ళని ఫస్ట్ కొంచెం యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి ఇంట్లో కూర్చొని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆడాలి ఆడి ఇలాంటి ఆటలు ఉంటాయి అవుట్ డోర్ గేమ్స్ ఉంటాయి అని ఇండోర్ గేమ్స్ ఉంటాయి అని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కూర్చొని అడిపించాలి అంతే కాని టివి చూపించడమో మొబైల్ ఫోన్ చూపించడమో దాంట్లో గేమ్స్ పెట్టడమో ఇలాంటివన్నీ మ మంచి పద్ధతి కాదు చిన్న పిల్లలకి అలవాటు చేయడం అస్సలు మంచిది కాదు